అన్ని భాషలకన్న మా తెలుగు భాష పెద్దది మా భాస ఎవరికి రాదు మేము ఇంక ఏ బాసైనా నేర్చుకుంటాం మధ్యప్రదేశ్ పొయ్యి అమెరికాకు పోయినా గానీ మేము ఆ బాస నేర్చుకొచ్చుకుంటాం మా భాష అక్కడోళ్లకు రాదు గది అందరి కంటే మా భాష చాలా పెద్దది మా బాసకంటే ఏ భాష పెద్దది కాదు ఎవరొచ్చినా గానీ తెలుగు మాకురాదమ్మ అంటారు ఆళ్ళు వాళ్ళు మా వాళ్ళ బాస మేము మాట్లాడుతాం మంచిగనే కానీ మా భాష వాళ్ళకు కొంచెం అంకర పోతుంది తెలుగు భాష తెలుగు భాష పెద్దదన్నిటికంటే మధ్యప్రదేశి